నేను అయితే ఇట్లా ఆన్లైన్ షాపింగ్ చేద్దామని అయితే అనుకోని అయితే ఆన్లైన్ అయితే ఓపెన్ చేసినాఆన్లైన్ ఓపెన్ చేయగానే నాకైతే పవర్ బ్యాంక్ మొబైల్కి సంబంధించిన ఒక పవర్ బ్యాంక్ అయితే నా దగ్గర లేకుండే మొబైల్ అంతా సరిగ్గా పవర్ అయితే తీసుకోవడం లేదు కానీ పవర్ బ్యాంక్ అయితే తీసుకోవడానికి అయితే ఓపెన్ చేసిన సో చూడగానే మంచి డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి నాకు అయితే మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే కనిపించినాయి మంచి మంచి కంపెనీ ప్రొడక్ట్సు పవర్ బ్యాంక్స్ సో అండ్ వచ్చేసరికి ఆ ప్రొడక్ట్స్ మీద మంచి మంచి డిస్కౌంట్స్ అయితే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేసిన్నారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ప్రొవైడ్ చేసినారు సో నాకైతే చాలా బాగా నచ్చినాయి ప్రొడక్ట్సు అండ్ కంపెనీ ప్రొడక్ట్స్ వల్ల మంచి మంచి ఆఫర్లు తగ్గింపులు ఉన్నాయి కాబట్టి నేను అయితే తీసుకుందాం అయితే నిర్ణయించుకొని అయితే ఆర్డర్ చేశాను అండ్ కలర్లు కూడా మనకు కావాల్సిన కలర్ లు అయితే ఎంచుకుంటే అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్ ఉన్నాయి పవర్ బ్యాంక్లలో సో నాకు నచ్చిన కలర్ అయితే బ్లాక్ కలర్ ప్రోడక్ట్ అండ్ నేను ఆయితే బ్లాక్ కలర్ పవర్ బ్యాంక్ని అయితే ఆర్డర్ చేసినా అండ్ ప్రోడక్ట్ వచ్చేసి టు డేస్కే వాళ్ళు ఇచ్చిన టైం కైతే డెలివర్ అయితే ఇచ్చేసిర్రు అండ్ ప్రోడక్ట్ విషయానికి వచ్చేసరికి మంచి ప్యాకేజ్తో ఐతే వచ్చింది మంచి ఎలాంటి డ్యామేజ్ రాకుంటా ప్రోడక్ట్ అయితే మంచి బ్రాండెడ్గా ఐతే ప్యాక్ అయ్యి అయితే స్క్రాచెస్ రాకుండా అయితే వచ్చినాయి కొన్ని ప్రొడక్ట్స్ అయితే డామేజ్ అవుతు ఉంటాయి సో ప్రోడక్ట్ ప్యాకింగ్ విషయం బట్ నాకు వచ్చిన ప్రోడక్ట్ అయితే మంచి ప్యాకింగ్తో వచ్చేసరికి ఎలాంటి డామేజ్ అయితే లేదు సో అందువల్ల నాకైతే ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ నచ్చిన ప్రోడక్ట్ కూడా నేను అయితే ఆర్డర్ చేసిన కలర్ అటువంటి కలర్ ప్రొడక్ట్ వచ్చింది సో అందువల్ల ఇంకా చాలా మంచి మంచిది అయితే జరిగింది కొన్ని కొన్ని సందర్భాలలో అయితే మనం ఆర్డర్ పెట్టిన కలర్ కాక డిఫరెంట్ కలర్స్ అయితే పంపిస్తుంటారు సో అందువల్ల నాకైతే నెగిటివ్స్ అయితే ఉంటుంది సో అందుకని ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ అయితే ఎలాంటి డామేజ్ లేదు స్క్రాచెస్ కానీ పడలేదు అండ్ పవర్ బ్యాంక్ తోను కూడా ఆ చా మనం డే కి ఒక ఫైవ్ టైమ్స్ అయితే మొబైల్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు మనం ఎక్కడున్నా మనతో అయితే క్యారీ చేసుకోవడానికి అయితే ఉంటుంది సో అందుకని అయితే ఈ ప్రోడక్ట్ అయితే నాకు అయితే చాలా చాలా రకాలుగా అయితే నచ్చింది అండ్ ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది ఇలాంటి ప్రోడక్ట్ నైతే పది మందికి సజెస్ట్ చేసి అయితే కొనుకోమని ఐతే చెప్పచ్చు